చెప్పండి మేడం అది ఎల్కేజీ నుంచి థర్డ్ క్లాస్ పిల్లలు వరకు అడ్మిషన్స్ ఉంటాయి మేడం స్కూల్లో ఎవరికి టూ టూ మెంబర్స్ చేస్తాం అవెలబుల్గా ఉంటాయా టు అడ్మిషన్స్ ఫీజు ఎంత మేడం హాస్టల్లో ఉంటుంది మేడం బస్సు అయితే బస్ బస్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంటాయా మేడం యునిఫార్మ్ యూనిఫార్మ్ యూనిఫారము బుక్స్ ఇస్తారా మేడం వేరే కనుక్కోవాలా షూ షూ షూ వేరేగా తీసుకోవాలా సెంట్రల్ సిలబస్ సిబిఎస్ సిలబస్ స్టేట్ సిలబస్ మేడం వీక్లీ వీక్లీ వీక్లీ టెస్ట్లు ఉంటాయా మేడం వీక్లీ గేమ్స్ ఆడిస్తారా మేడం యోగా ఉంటుందా మేడం డ్రాయింగ్ డ్రాయింగ్ నేర్పిస్తారా మేడం డ్రాయింగ్ బొమ్మ అది క్రాఫ్ట్ క్రాఫ్ట్ స్కిల్స్ ఆన్లైన్లో డిజిటల్ క్లాస్ చూపిస్తారా మేడం డిజిటల్ క్లాస్ చూపిస్తారా మేడం ప్రిన్సిపాల్ సార్ నెంబర్ ఏమైనా ఉంటే ఇస్తారా యడ్మిషన్ అది అడ్మిషన్ ఫీజ్ ఎంతుంటుంది మేడం ఓకే మేడం థ్యాంక్ యు మేడం